ఏమ్మా ఎవరు మీరు పెట్టినాను అమ్మ

సరే రేట్లు వేసి అన్నీ కలిపి ఒక తొ తొమ్మిది వేల ఐదు వందలు అవుతుంది అమ్మ ఇప్పుడు ఎంత అమ్మ రేట్లు ఉన్నాయి అన్నీ ఉల్లిపాయలు కానీ తెల్లగడ్డలు కానీ వంకాయలు కానీ అన్నీ రేట్లు ఎక్కువ కదా అమ్మ ఇప్పుడు ఎట్టా తగ్గించేది సరే నువ్వు తెలిసిన మనిషివి కాబట్టి ఒక ఐదు వందలు తోస్తు ఉన్నాను మీరు ఎప్పుడు పంపమంటారు చెప్తాను ఇంకా ఏంటి చెప్పేది లేదు కానీ అంతే ఐదు వందలు తగ్గిస్తాను మీరు తెలిసిన మనిషి కాబట్టి మీరు మీరు వచ్చేటప్పుడు కొంచెం ముందుగా నాకు ఫోన్ చేసినారు అంటే నేను అన్నీ పార్సిల్ చేసి కట్టి పెడాతాను మీరు డబ్బులు ఇచ్చి తీసుకుని పోవచ్చు సరే అమ్మ